యూఎఫ్ఓ అనగా ఒక గుర్తింపబడిన వాహనాలు అవి సాధారణంగా గృహాంతర వాసులు వాడే వాహనాలుగా నమ్ముతారు ఇతర గ్రహాల నుంచి ఎగిరే పల్లాలు కనిపించినట్లు దశాబ్దాలుగా వార్తలు వస్తున్నాయి అవును అండి కానీ ఇంతవరకూ ఏదీ శాస్త్రీయంగా నిరూపణ కాలేదు చంద్రయాన్ మూడో చంద్రుడిపై ల్యాండ్ అయ్యింది కానీ వాతావరణం ఇక్కడ ఉంది వాతావరణమే ఉంది ఇక్కడ వాతావరణం యాభై డిగ్రీల నుంచి తొంభై డిగ్రీల వరకూ ఉంది అక్కడ మానవుల జీవనం అసంభవం అక్కడ వేరే జీవులు ఉన్నట్టు గుర్తించారు కానీ శాస్త్రీయంగా నిరూపణ కాలేదు అవును అండి ఓకే అండి